అవును నాకు ఎద్దుల బండి పందాలు అలాగే గొర్రెల పందాలు కోడి పందాలు మరియు జంతువులకు సంబంధించిన ఇతర కార్యక్రమాల అనుభవం ఉంది నాకు ఈ కార్యక్రమాల గురించి మంచి అభిప్రాయం కూడా ఉంది ఎద్దుల బండి పందాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అవి చాలా ఉత్తేజకరమైన మరియు ఆకర్షణీయమైన కార్యక్రమం వ్యక్తులు చాలా బలంగా మరియు వేగంగా ఉంటాయి అందువల్ల అవి చాలా తొందరగా పరిగెడతాయి మరియు వాటిని పందెం చేయడం చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది గొర్రె పందాలు అలాగే కోడిపందాలు కూడా చాలా ఆసక్తికరమైన కార్యక్రమం గొర్రెలు చాలా తెలివిగా మరియు వేగంగా పరిగెడుతాయి వేగంగా కొట్టుకుంటాయి అదే కోళ్ళు అయితే చాలా బలంగా ఎగురుతాయి కూడా అవి కోడిని ఎలా పట్టుకుంటాయో చూడడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది జంతువులకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా చాలా ఆనందించేవే జంతువులను చూడడం మరియు వారితో సంభాషించడం చాలా ఆనందించేది ఈ కార్యక్రమాలు చాలా వినోదత్మకమైనవి మరియు జనాదరణ కూడా పొందినవి అవి ప్రజలకు జంతువుల గురించి తెలుసుకోవడానికి మరియు వాటితో సంబంధం పెట్టుకోవడానికి ఒక మంచి మార్గం